నమస్తే మేడం ఏంకావాలి మేడం చెప్పండి మేడం తప్పకుండా మేడం ఏ ఏం పళ్ళు కావాలి మేడం అలాగే ఇంకా అన్నీ కూడా కేజీ లెక్కనే అమ్ముతాము మేడం ఏది కూడా మీకు కాయలెక్కన ఇవ్వము ఎందుకంటే ఇది మంది హోల్ సేల్ ధరలు మావి అంటే అన్నీ తక్కువ ధరలుకే లభిస్తాయి కాబట్టి మనం కేజీ లెక్కనే ప్రతి పళ్ళు కూడా ఇస్తాము ఇంక ఎలాగో మీరు దానిమ్మ పళ్ళు కావాలని అంటున్నారు అలాగే మామిడి పళ్ళు కావాలని అంటున్నారు అదే విధంగా బొప్పాయి పండు కూడా కావాలని అంటున్నారు కాబట్టి మేము కేజీ లెక్కనే ఇస్తాము మీరు చూసుకోండి ఖచ్చితంగా మేడం మా దగ్గర నాణ్యత కూడా చాలా బాగుంటుంది మేడం మీరు నాణ్యత కూడా చెక్ చేసుకోవచ్చు మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంత నాణ్యత మీకు దొరకదు మీరు సరిగా చూసుకోండి కావాలంటే మంచి మంచి పళ్ళు పెద్దగా ఉంటాయి మా దగ్గర కూడా పళ్ళు కూడా మంచి పెద్దగా ఉంటాయి బాగా పండినవి ఉంటాయి మేము వీటికి కూడా అదే ఎటువంటి మందు కూడా వెయ్యకుండా వీటిని పెంచుతాము మేడం మేము మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు చూసుకోవచ్చు కూడా అన్నీ రెండు కేజీలు కావాలా మేడం రెండు కేజీలు దానిమ్మ పళ్ళు రెండు కేజీలు మామిడి పళ్ళు రెండు కేజీలు బొప్పాయి పళ్ళు అంతే కదా మేడం సరే చూసుకోండి మేడం ఇవి వేసి ఇస్తున్నాను మీకు బేరం బేరం వచ్చి మూడు ఒకటే ధర ఉండదు మేడం ఎందుకంటే దానిమ్మ పళ్ళు దానికి కొంచెం ధర ఎక్కువ అదే విధంగా మామిడి పళ్ళు ఇప్పుడు ఇది సీజన్ కాబట్టి మీకు కొంచెం ధర తక్కువుగానే వస్తుంది కాని దానిమ్మ పళ్ళు మాత్రం ధర ఎక్కువుగా ఉంటుంది మీకు మామిడి పళ్ళు ధర వచ్చి రెండు కేజీలు వచ్చి ఐదు వందల అరవై రూపాయలు మేడం అదే విధంగా దానిమ్మ పళ్ళు వచ్చి రెండు కేజీలు వచ్చి నాలుగు వందల యాభై రూపాయలు బొప్పాయి పండు రెండు కేజీలు వచ్చి రెండు వందల రూపాయలు మేడం తప్పకుండా మేడం ఇవి ప్యాక్ చేసినవి చూసుకొని తీసుకోండి మేడం మీరు మా షాప్కి వచ్చినందుకు ధన్యవాదాలు మేడం మీకు ఏదైనా కావాల్సి వస్తే మా దగ్గరకి రండి మేడం తగ్గించి ఇస్తాను ధన్యవాదాలు మేడం